హలో నమస్తే అండీ నా పేరు చిత్ర రమేష్గారేనా డ్రైవరేనా మాట్లాడేది ఆ ఆర్కె ట్రావెల్స్ నుంచి హాఫ్ అన్ అవర్ బ్యాకు ఒక పిక్అప్ బుక్ చేసున్నాను కదండి మీ ట్యాక్సీకి ఆ అవునండి లులూ మాల్ నుంచి ఆ అవును మీకు కొంచెం ఇన్ ఒ ఒక విషయం ఇన్ఫామ్ చేయాలని కాల్ చేశాను నేను ఆ చోటు లేనిప్పుడు లులూ మాల్లో పిక్అప్ పెట్టాను కదా డ్రాప్ వచ్చేసి స్వామి స్ట్రీట్లో డ్రాప్ ఇచ్చాను మా ఇంటి దగ్గర కానీ అర్జంటుగా నా తమ్ముడు స్కూల్లో నుంచి కాల్ చేశారు స్కూల్ హాఫ్ డేనే అంట వదిలేశారని చెప్పేసి లులూ మాల్కి కొంచము వాకబుల్ డిస్టెన్సే నేను వెళ్ళి స్కూల్ దగ్గర తనని పికప్ చేసుకొని స్కూల్ దగ్గరే ఉన్నాను ఆ అవునండి ఆ ఆ జ్ఞానజ్యోతి విద్యామందిర్ దగ్గరే ఉన్నాను ఆ స్కూల్ దగ్గర మా తమ్ముడ్ని పికప్ చేసుకునేదానికి అక్కడికి వచ్చేసాను మీరు కొంచము లులూ మాల్ ల్యా పికప్ పెట్టాను కదా ఆ స్కూల్ దగ్గరికి కొంచం వచ్చేస్తారా ఆ అవునండి ఆ ఆ లులూ మాల్ నుంచి మా ఒక టెన్ మినిట్సే పడుతుంది వె వెళ్ళడానికి అర్జంటుగా రమ్మని కాల్ చేసారు స్కూల్ నుంచి తమ్ముణ్ణి తీసుకెళ్ళమని చెప్పి హాఫ్ డేనే అని చెప్పేసి అందుకని నేను స్కూల్ దగ్గర ఉన్నాను కొంచం పికప్ అక్కడ చేస్కుంటారా ఆ ఎంతసేపట్లో వస్తారండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారా సరే అండి ఆ ఆ జ్ఞానజ్యోతి విద్యామందిర్ లులూ మాల్ నుంచి లెఫ్ట్ సైడ్ రోడ్ తీసుకున్నారంటే స్ట్రైట్గా స్ట్రైట్గా వస్తే ఆ థార్డ్ లెఫ్ట్లో వచ్చేసి ఫ్రెంట్లోనే ఉంటుంది ఆ జ్ఞానజ్యోతి విద్యామందిర్ అవునండి కొంచం అక్కడ పికప్ చేస్కొని నేను డ్రాప్ పెట్టిన స్వామి స్ట్రీట్ అక్కడే డ్రాప్ చేసేయండి మా ఇద్దర్ని ఆ ఆ సరే అండి థ్యాంక్ యూ అండి ఏం అనుకోద్దండి అర్జంటుగా రమ్మని చెప్పారు అందుకే షడన్గా నేను మీకు లొకేషన్ చేంజ్ చేసేశాను ఆ సరే అండి ఎక్స్ట్రా చార్జెస్ అయినా పర్లేదు ఇచ్చేస్తాను కొంచం త్వరగా వచ్చేయండి ఆ థ్యాంక్స్ అండి